యాభై రెండు ఎనిమిది వందల తొంభై ఆరు ఏడు వేల రెండు వందల అరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు తొమ్మిది లక్షల ఇరవై మూడు వేల మూడు వందల యాభై